పదిహేను ఒకటవ నెల పంతొమ్మిది వందల తొంభై పదహారు రెండవ నెల రెండువేలు పదిహేడు మూడవ నెల రెండువేల ఇరవై మూడు పద్దెనిమిది నాలుగవ నెల రెండు వేల ఇరవై రెండు పంతొమ్మిది ఐదవ నెల రెండువేల ఇరవై మూడు